నేను కోళ్ళ ఫార్మ్ బిజినెస్ చేస్తున్నాను అయితే నాకు హిందీ వాళ్ళు ఒరిస్సా నుంచి రావటం జరిగింది అయితే నాకు హిందీ సరిగ్గా రాదు వాళ్ళకి తెలుగు అస్సలే రాదు అయితే నేను కొన్ని కొన్ని పదాలను వారికి అర్థమయ్యే భాషలో తెలుగు నుండి హిందీలోకి ట్రాన్స్లేట్ చేశాను వాళ్ళకి అర్థం అయ్యేలాగా చిన్న చిన్న హిందీ పదాలను వాడి అర్థం కావటం చెప్పటానికి అర్థమయ్యేలా చెప్పటానికి ట్రై చేశాను అదే విధంగా విజయనగరంలో నేను నా డ్రెస్సు స్టిచ్చింగ్కి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అక్కడ హిందీ అతను ఉండటంతో అక్కడ కూడా నేను హిందీ భాషలో అత అతనికి అర్థం అయ్యేలాగా చెప్పడం జరిగింది